రండి సార్ అదండి నాకు ఈ రేట్లు అన్నీ కొంచెం ఏదన్న తగ్గినాయ అండి లేదంటే అలాగే ఉన్నాయా నాకు కొంచెం గోధుమలు కావాలమ్మ ఒక రెండు కేజీలు కేజీ ఎంత పడుతుంది అమ్మ అవి ఒక రెండు కేజీలు వేయండి ఇంకా మనకి షుగర్లెస్ బిస్కెట్లు ఏమి ఉన్నాయండి షుగర్లెస్ బిస్కెట్ ప్యాకెట్లు ఏమన్నా ఆఫర్ ఏమన్న తగ్గిందండి ఏమి చూపించండి ఒక రెండు రకం అయితే బై వన్ గెట్ వన్ అన్నది ఒక అవి ఒక నాలుగు వేయండి అయితే అవి మూడు వేయండి అయితే తర్వాత రైస్ బ్యాగ్ ఎలా పడుతుంది అండి సోనా మసూరి లలిత కంపెనీ లలిత కంపెనీ ఎలా ఉందండి పదమూడు వందలు త్రిబుల్ సెవెన్ పన్నెండు వందల యాభై రూపాయలు లలిత ఇంకేం తగ్గదండి సరే అండి అయితే లలిత బ్యాగ్ ఇవ్వండి

కాబట్టి ఇప్పుడు గులా గులాబ్ జాములు చేసినవి డబ్బాలో వస్తున్నాయి కదండి అవి ఉన్నాయా అండి మన దగ్గర ఉన్నాయండి ఏంది అలా ఉన్నాయి ఎంతెం ఎంత ఎంత ఏళ్ళవి ఉన్నాయండి డబ్బాలో అవి ఎలాగ ఇప్పుడు కేజీలు లెక్క కేజీల లెక్కన లేదంటే ఏంటండి అది అది కేజీ వచ్చి ఎంతండి అదే అదే రెండు కేజీలు తీ కేజీ తీసుకున్న ఏమి తగ్గలేదు ఏంటండి కనీసం ఐదు రూపాయలు కూడా అక్కడ ఏమన్న డిస్కౌంట్ చేస్తారాండి తగ్గిస్తారా అండి లేదంటే అక్కడా లేదా

ఇంకా ఏమన్న స్వీట్లు ఏమన్న ఉన్నాయా అండి కొంచెం అండి పాలకోవా ఉన్నాది అండి ఎలా పడుతున్నాయండి అవి పీసులు లెక్కన అవి అవి కేజీలండి ఎలా పదుతుంది అండి అవునండి సర్లే ఒకటి వేయండి అది ఒకటి ప్రస్తుతానికి ఎలా ఉన్నాయో టేస్ట్ చూడడానికి ఈ రెండు ఒకటే కాబట్టి గులాబ్ జాములు ఒక అరకేజీ డబ్బా ఒకటి వేయండి గులాబ్ జాములు కూడా ఒకటి వేయండి ఆయ్ అంతే అండి సరే అండి అన్ సరే అండి